తెలుగు భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రావిడ భాష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రాజభాష త్రిలింగ పదము నుంచి తెలుగు పదం వెలువరించింది అంటారు తేనె వంటిది కనుక తెనుగు అనాలని కొందరు అంటారు క్రీస్తు పూర్వం నాలుగు వందల నాటి శిధిలాలతో తెలుగు భాష ఉండాలి బట్ బట్టి ఈ భాష ప్రాచీన్యత మనకి తెలుస్తుంది ఏమైనా తెలుగు భాష మూల్య విశేషణలో సంస్కృతికరమైన నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు అయినా కూడా క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజులు సృష్టించిన గదాన ప్రసక్తి అన్న మహారాష్ట్ర ప్రకృతి పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదటిగా కనిపించాయి కాబట్టి తెలుగు భాష మాట్లాడే వారు శాతవాహన వంశపు రాజులు అనా ఆగమనానికి ముందుగా కృష్ణ గోదావరి నదుల మధ్య భూగర్భంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్వహించవచ్చు తెలుగు భాష మూల పురుషులు ఏనాదులో పూర్వత్తు పరిషత్తులో మన తెలుగు భాష ప్రాచీన్యత రెండు వేల నాలుగు వందల సంవత్సరాల నాటిది ఆదిమ ద్రావిడ భాష చైత్ర క్రీస్తులలో పూర్వం కొన్ని శతాబ్దాల వెనుకకు మనకు తెలుసుకోవచ్చు కానీ తెలుగు చరిత్రలో మనం క్రీస్తు శకం ఆరో శతాబ్దం నుండి ఉన్న ఆధారమును బట్టి నిర్వహించవచ్చు తెలుగులోని స్పష్టమైన మొట్ట మొదటి ప్రాచీన శిల్పాశారణం ఏడవ శకం దీనికి చెందినది శాసనాలలో మనకి లభించిన తొలి తెలుగు పదం నలబు అని భావించారు కానీ అదే నాకు బుద్దు అనే వ్యక్తి నామమని తెలిసింది చక్కటి తెలుగు భాష చరిత్రను మనం క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం నుండి గ్రంథస్థం చేయబడినదిగా గమనించవచ్చు ఆంధ్రుల గురించి చెప్పిన పూర్వపు ప్రస్థాన వనంలో ఒకటి ఇక్కడ ఉదహరించబడినది ఇది ఉద్యతమున మన ప్రకృతి భాషను రచించిన కువలయాలలో కలిగి ఉండేది ఇది ప్రాకృతానికి పంచాంగమయ ఆది నారాయణ శాస్త్రి తెలుగు అనువాదం అజ్ఞాత యుగం ఇలా ఎన్నో శకాల నుంచి తెలుగు ఎంతో ఉంది ఎందుకనగా తెలుగు ప్రతి యొక్క విషయాల నుంచి ఎన్నో నేర్చుకున్నట్లు అలాంటిది క్రీస్తు శకం క్రీస్తు శకం ఇరవై ఎనిమిది ముందు ఎలా ఉన్నదంటే ఈ కాలంలో ఆంధ్ర అనే పదం మాత్రం కొద్దీ ప్రస్థానవనంలో ఉంటున్నది కానీ తెలుగు అనే పదం ఎక్కడ లభించడం లేదు అంతే కాకుండా ఆంధ్రుల జాతి గురించి ప్రస్తావించబడింది కానీ భాష గురించి ఎలాంటి విషయం చెప్పబడలేదు అయితే ఆంధ్రులు తెలుగు కలిపిన తరతరంగా ప్రస్తుత భాష రూపుదిద్దుకుంది కనుక ఆంధ్ర దేశంలో ప్రస్తుతం కొంత వరకు తెలుగు భాషకు చెందిన ప్రస్థానవనంగా భావిస్తున్నారు తెలుగు భాషను తెలుగు తెనుగు ఆంధ్రము అనే మూడు పదాలు ఉన్నాయి ఆంధ్రులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ముందు కృష్ణ గోదావరి ప్రాంతం తెలుగు దేశం అని పిలవబడినది ఆంధ్రుల పాలన తరువాత ఆంధ్ర దేశం అని చరిత్రలో అభివర్ణించబడింది ఇలా తెలుగుకి గల ఎన్నో ఎన్నో పేర్ల నుంచి వచ్చింది ఈ యొక్క పేర్ల ద్వారా నేర్చుకున్నాము